హలో భార్గవిగారు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నాము ఏమి చేస్తున్నారు ఇవాళ రేపు అందరు బాగున్నారు అంతా బాగా ఉంది మీరు ఏమి చేస్తున్నారు ఏమన్న విషయాలు ఉన్నారా మీ ఇంట్లో నాదే కదా ఏమి లేదండి సంక్రాంతి రోజు మా ఊరు తెలుసు కదా మీకు మా ఊళ్ళో చాలా పెద్దగా జే జరుపుకుంటాము మేము సంక్రాంతి పండుగని సో మేము సంక్రాంతి పండుగ మా ఊళ్ళో మా ఇంట్లో మా ఇల్లు మీకు తెలుసు కదా చాలా పెద్దగా ఉంటుంది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది మేము అక్కడ బావి ఉంటుంది అక్కడ ఇల్లులు అక్కడ చెట్లు ఉంటాయి చాలా శుభ్రంగా ఉంటుంది మేము అక్కడ సంక్రాంతి పండుగ చేయాలి అనుకుంటున్నాము మీరు కూడా అవునండి మీరు కూడా రండి మీ కుటుంబాన్ని తీసుకొని మేము సంక్రాంతి పండుగ రోజు చాలా మంచిగా చేసుకుంటున్నాము మన పెద్ద ఇల్లులో చాలా మంచిగా ఎందుకండి అలా అలా అనవద్దండి మీరు మా మిత్రురాలు మిమ్మల్ని ఎలా తీసుకురావాలి అండి మా ఇంట్లో ఇప్పుడు ఇంకా చాలా మంచిగా మేము దాన్ని చేంజ్ చేసాము చాలా మంచిగా అన్ని చెట్లు పెట్టాము కొత్త కొత్తగా ఇల్లు మొత్తము మొత్తం మంచిగా తయారు చేశామండి మంచిగా మీరు రాకపోతే ఎలా చెప్పండి అవునండి ఇప్పుడు బావి దగ్గర కూడా బావి దగ్గర కూడా మంచిగా చేసాం అండి అక్కడ మొత్తము చెట్లు ఇప్పుడు అన్ని కొత్త కొత్త చెట్లు పెట్టాము పెద్ద పెద్ద చెట్లు పెట్టాము ఇల్లు మొత్తం పెద్దగా జరిగింది అక్కడ ఇళ్ళలో మార్బల్స్ అవన్నీ చేంజ్ చేసాము చాలా బాగా చేసాం అండి మీరు రావాలి అందరు కలిసి రండండి మీ మీ అందరితో నేను సంక్రాంతి చేయాలి అనుకుంటున్నాను అండి చాలా మంచిగా మనం అందరం కలిసి సంక్రాంతి చేసుకుందాము మీకు తెలుసు కదా అక్కడ కూడా మేము ఫుడ్ కూడా అక్కడ ఎంత బాగా చేసుకుంటామో మనము కట్టెపుల్లలతో మనము బయట చేస్తాము శుభ్రంగా అవన్నీ చేసుకుందాం సరే అండి మీరు రాండి మీరు రావాలండి సరే అండి జాగ్రత్త బాయ్